అవును సమాజం వ్యవసాయానికి మరియు రైతులకి చాలా మద్దత్తు ఇస్తుంది వ్యవసాయం అనేది భూమిపై ఒక ముఖ్యమైన కార్యకలాపం ఇది ఆహారం పదార్థాలు మరియు ఇతర అవసరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి రైతులు ఈ కార్యకలాపాన్ని నిర్వర్తించడానికి కష్టపడుతారు వారు తమ పొలాలను దుక్కి త్రవ్వడం విత్తడం మొక్కలు వేయడం పెంచడం మరియు పంటలను కోయడం వంటి అనేక పనులు చేస్తారు సమాజం రైతుల కష్టానికి విలువ ఇస్తుంది వారు రైతులను గౌరవిస్తారు మరియు వారి పనిని గుర్తిస్తారు సమాజం రైతులకు అనేక మార్గాల్లో మద్దతు ఇస్తుంది ఇది సరి సమానమైన రుణాలను సాంకేతిక సహాయం మరియు మౌలిక సదుపాయాలను అందిస్తుంది సమాజం రైతులకు మద్దత్తు ఇవ్వడం ద్వారా అది ఆహార భద్రతను నిర్వహించడం సహాయపడుతుంది మరియు స్థిరమైన ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది భారతదేశంలో రైతులు మద్దతు ఇవ్వడానికి అనేక సంస్థలు ఉన్నాయి భారత ప్రభుత్వం ఈ సంస్థల్లో ఒకటి ఇది రైతులకు సరి సమానమైన రుణాలు సాంకేతిక సహాయం మరియు మౌలిక సదుపాయాలను అందిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు మద్దతు ఇస్తాయి రైతుల సంఘాలు మరియు ఇతర సంచాల సంస్థలు కూడా రైతులకు మద్దతు ఇస్తాయి ఈ సంస్థల మద్దతు కారణంగా భారతదేశంలోని రైతులు ప్రపంచంలోని అత్యంత ఉత్పాదిక రైతుల్లో ఒకరు